ప్రస్తుతం మేధావి ప్రపంచం వర్ధిల్లుతున్నప్పుడు పర్యావరణంపై ఉన్న ముఖ్యమైన సమస్యలు వివిధ రంగాల్లో ప్రభావం చూపిస్తున్నాయి ఈ సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాల్ను సృష్టిస్తున్నాయి అవి ఏమిటంటే వాయు కాలుష్యం వాయు కాలుష్యం అనేది అత్యంత గంభీరమైన సమస్య అది పలు రకాల కలుషిత వాయువులు కార్బన్ డైయాక్సైడ్ నైట్రోజన్ డైయాక్సైడ్ మరియు ఇతర రసాయనాలను వాయు మండలంలోకి విడిచి పెడుతుంది ఇది మన ఆరోగ్యాన్ని వాతావరణాన్ని మరియు ప్రకృతి వనరులను నాశనం చేస్తుంది జల కాలుష్యం జలవనరులు కాలుష్యం వేగంగా పెరుగుతుంది రసాయనాలు ప్లాస్టిక్ వ్యర్ధాలు పారిశుధ్య రహిత నీరు జల వనరులని కలుషితం చేస్తాయి ఇది ప్రాణ సంకటానికి కూడా దారితీస్తుంది మానవ కృత్రిమ మార్పులు అడువుల హరణం అత్యంత క్రమంగా జరుగుతుంది అడవులు కార్బన్ డైయాక్సైడ్ శోషణలో భాగంగా వాయు మండలానికి అత్యవసరమైనవి వాటిని నాశనం చెయ్యడం వాయు కాలుష్యం మరియు గ్లోబల్ వార్మింగ్ పెంచుతుంది గ్లోబల్ వార్మింగ్ అంటే పర్యావరణంలో మార్పులు ముఖ్యంగా భూమి వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఇది ఆర్తవైపు ప్రభావాలను కలిగిస్తాయి అకాల వర్షాలు అతివేడి నదులు పొంగడం వంటి పర్యావరణ విపత్తులను కూడా సృష్టిస్తుంది ప్లాస్టిక్ కాలుష్యం ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో భూమిపై మరియు వాటర్ బాడీలలో గట్టిగా పోటు పడుతూ ఉంటాయి వీటి వల్ల సముద్ర జీవులు మరియు ప్రకృతి హాని చెందుతున్నాయి వన్యజీవుల సంరక్షణ లేకపోవడం జీవి వివిధత కొరత అడవుల కత్తిరింపు పారిశుధ్య మార్పులు వంటివి పర్యావరణంలో తీవ్ర పరిణామాాలను కలిగిస్తున్నాయి అనేక వన్య ప్రాణులు పోయి పోతున్నాయి ఆధునిక వ్యవసాయ విధానాలు అధిక రసాయనాలు మరియు పురోగతి చెందిన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడం నేలపై నష్టాన్ని కలిగిస్తుంది ఇది నేలను ఇచ్చలు విడిగా వినియోగించడం పురుగులు నివారణ రసాయనాలు వినియోగం పెరిగేలా చేస్తుంది ఈ సమస్యలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నందున వాటిని పరిష్కరించడం అత్యంత ముఖ్యం వ్యక్తులు ప్రభుత్వాలు మరియు సహజ సమాజం కలిసి ఈ సమస్యలను పరి పరిరక్షించేందుకు పరిష్కరించేందుకు కృషి చెయ్యాలి అప్పటిలో ఎండాకాలం వర్షాకాలం చలికాలంలో అన్నీ చేంజెస్ అవుతూ కరెక్ట్గా వస్తున్నాయి కానీ ఇప్పుడు చాలా వర్షాకాలంలో ఎండ బాగా వస్తుంది ఎండాకాలంలో వర్షం కూడా పడుతుంది సో మనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నందున వాటిని పరిష్కరించడం అత్యంత ముఖ్యం ఈ సమస్యలను పరిష్కరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే పర్యావరణం కూడా బాగుంటుంది